మనకి వంటకాలలో అరుదైనవి చాలా పదార్థాలు ఉన్నాయి అరుదైనవి అంటే జొన్న రొట్టెల అల్లము అల్లము కారము ఉప్పు వేడివేడి జొన్న రొట్టెలలో ఉల్లిగడ్డ ఇవి వేసుకొని తినడం చాలా అరుదుగా చాలా అరుదైనవి అవి చేపల పులుసు చేపల పులుసు కూడా చాలా మంది ఎలానో ఏదో వెరైటీగా వండుతున్నారు కానీ అరుదైన దాంట్లో పదార్థాలు వేసేది చాలా మంది చాలా తక్కువ అయిపోయారు చేపల పులుసు అంటే జీలకర్ర మెంతులు చింత పులుసు ఇవేవీ లేవు టమాట వేసామా గరం మసాలా వేసామా వండటం జీలకర్ర మెంతులు వేసి వండితే ఎంత బాగుంటుంది చేపల కూర చాలా టేస్ట్ వస్తుంది కానీ అలా అరుదుగా చాలామంది అప్పటి వాళ్ళు వండినట్టు ఇప్పుడు ఎవరూ వండటం లేదు గరం మసాలా కానీ జీలకర్ర మెంతులు కానీ ఇవి వేసి అరుదు చాలా వంటలు ఇప్పటి కాలం వంటలలో అసలు ఇవన్నీ అరుదుగానే తక్కువ చాలా తక్కువగా యూస్ చేస్తున్నారు అరుదైన వంటలు అంటే అప్పటి కాలంలో కట్టెల పొయ్యి మీద వండిన టేస్టే వేరు ఇప్పుడు మనము రైస్ కుక్కర్ అని ఇక ఓవెన్ అని ఇవి వీటిలో వండుకునే వండుకునేంత టేస్ట్ కట్టెల పొయ్యి మీద ఎంత బాగుంటుంది చాలా అరుదుగా ఉన్నాయి కట్టెల పొయ్యి మీద వండేవి చాయ్ అప్పటి వారు చాయ్ పెట్టాలంటే అరగంట చాయ్ మసల పెట్టి దాంట్లో అల్లము విలాచి దంచి వేస్తే దాని టేస్టే వేరు ఇప్పుడు చాయ్ పెట్టుకున్నామా కాఫీ పెట్టుకున్నామా తాగామా అంతే అంతే చాయ్ తాగామా బయట పడ్డామా ఇదే ఉంది అరుదుగా అప్పుడైతే చాలా చాయ్ అంటే అల్లం చాయ్ అంటే ఎంత బాగుండేదో ఎక్కడికి పోతే వేరే వేరే జాగలలో అల్లం వేయనే వేయరు ఏంటెంటో ఆకులు వేస్తున్నారు ఇప్పుడు పుదీనా ఆకు అని తులసి ఆకు అని చాయ్లో అన్ని కొత్త కొత్తగా అప్పటి చాయ్ అల్లం చాయ్ ఎంత బాగుండేది ఇప్పుడు అల్లం చాయ్ ఎక్కడైనా దొరుకుతుందా చాలా అరుదుగా దొరుకుతుంది అరుదైన పదార్థాలు వేస్తే ఎంత టేస్ట్ ఉంటుంది చాయ్ అయినా చికెన్ అయినా చికెన్ ఫ్రై అంటారు అది అంటారు అప్పుడు నాటుకోడి చికెన్ మంచిగా గరం మసాలా వేసి ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డ పేస్టు చేస్తూ ఉండేది అప్పుడు అప్పుడే కారము పేస్టు అప్పుడే ఫ్రెష్గా దంచి వేసేవారు ఇప్పుడు అన్ని కారం పొడి ప్యాకెట్లు జీలకర్ర పొడి ప్యాకెట్లు ఇవే కానీ అప్పుడు అప్పటికప్పుడు నూరుకున్నదే టేస్ట్ ఉంటుంది అలా అంత అరుదుగా దొరికేవి ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి వంటకాలు ఎక్కడా దొరకడం లేవు ఇక్కడ దొరకాలంటే మన ఇంట్లోనే దొరకాలి మనమే మంచిగా అప్పటికప్పుడు నూరుకోవాలి అల్లమైన మిర్చి మిర్చి కారమైన గరం మసాలైనా ఆనియను అన్నీ కలిపి నూరుకొని వండుకుంటే ఎంత బాగుంటుంది టేస్టులు కూరలు అలా కూరలన్నీ వండి అలా వండుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి వండుకొని చూడండి మటను మటన్ పులుసు కానీ ఫ్రైలు అంటారు బిర్యానీ అంటారు కానీ అంత టేస్ట్ ఉండదు బిర్యానీ వండాలంటే ముస్లింస్ వండితేనే బాగుంటుంది వాళ్ళు చాలా అరుదుగా వండుతారు ఎలా వండుతారో అసలు అర్థం కాదు అంతా బాగుంటుంది టేస్ట్ వారిది మనం వండుకుంటున్నామా తింటున్నామా అన్నట్టు ఉంటాము మనం చాలా బాగా అరుదుగా వండాలంటే వంటకాలు చాలా ఉన్నాయి మసాలా వంకాయ అప్పట్లో మసాలా వంకాయ వండితే బయటిదాకా వచ్చేది స్మెల్ ఇప్పుడు వండుతున్నారు మామూలుగా ఏదో వండామా అంటే వండాము మసాలా వంకాయ కూడా బాగుంటుంది మసాలా వంకాయలో జీలకర్ర మెంతులు వేస్తారు చింతపండు వేస్తారు కొత్తిమీర పుదీనా అని చింతపండు పులుసు అని అప్పట్లో అవి వండుతూ ఉండే ఇప్పుడేమో నువ్వులు అని పల్లీలు అని చాలా వెరైటీగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వండుతున్నారు అన్ని బాగానే ఉంటున్నాయి వంటకాలంటే అరుదైనది అంటే గరం మసాలా చాలా మట్టుకు చాలా ప్రాంతాలలో వేయరు కొంతమంది చాలా అరుదుగా అంటే గరం మసాలాని చాలా అరుదుగా దొరుకుతుంది ఇంకోకటి అదేంటి ఇంకోకటి చాలా అరుదుగా అంటే మనకి దొరికేది పానీ పూరి పానీ పూరి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు ఏమేమి వేస్తారో కూడా తెలియదు అంతా బాగుంటుంది పానీ పూరీలు అవి బయట తింటేనే టేస్ట్ మనము ఇంట్లో చేసుకుంటే అంత బాగోనే బాగోదు బాగోదు అది బెండకాయ బెండకాయ పులుసు కూడా బోటి బోటి బోటి దప్పడం అని బోటి దప్పడం చాలా అరుదు అప్పటి కాలంలో చింతకాయను చింతకాయలు ఉడకబెట్టి చింతకాయ టమాట ఉడకబెట్టి బోటి దప్పడం చేస్తూ ఉండేది అది చాలా టేస్ట్ ఉండేది చాలా హెల్త్ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంత మంచిదంటే బోటీ తలకాయ బోటి ఇది నిమ్మ అదేంటి నిమ్మకాయలు ఉడకబెట్టి బోటీ దప్పడం పెడితే ఎంత టేస్ట్ ఉంటుంది వారమైన తినవచ్చు అది అప్పటి అప్పటి వంటకాలలో చాలా టేస్ట్ ఉండేది అరుదైనది అంటే ఇప్పుడు దప్పడం అనేదే మానేశారు దప్పడం చేస్తే ఎంత బాగుంటుంది దప్పడం దప్పడము శనగపిండి వాడుతారు దప్పడానికి నిమ్మకాయ నిమ్మ నీ నిమ్మకాయలు కాదు చింతకాయలు టమాటాలు ఉడకబెట్టి దాని రసం తీసి దాని రసం మసల పెట్టి దాంట్లో ఆ బోటి వేసి బోటి ఉడికాక దాంట్లో శనగపిండి రసం పోస్తే బోటి దప్పడం అవుతుంది బోటి దప్పడం తింటే టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కు టేస్ట్ ఇప్పుడు ఎవ్వరూ చేయడం లేదు అలా మామూలుగా వండుకున్నామా కుక్కర్లో తిన్నామా అంతే అరుదైన పదార్థాలు అంటే పదార్థాలు చాలా తక్కువ అయిపోతున్నాయి మా అమ్మ వండేది అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు గట్క అని ఆ గట్క తింటే సాయంత్రం దాకా మళ్ళీ ఆకలే కాకపోయేది అంత టేస్ట్ ఉంటుంది గట్క గట్క అని రాగి సంగటి అని అంబలి అని అంబలి కూడా ఎంత అరుదుగా దొరుకుతుంది ఎక్కడా దొరకదు ఎండాకాలం వస్తేనే అంబలి మిగతా టైంలో కనిపించదు అంబలి కూడా వేడివేడి గంజిలా గంజి చల్లార్చి గంజి తీసి గంజి చల్లార్చి అందులో అంబలి పిండి పోసి ఒకరోజు నైట్ అంతా నానబెట్టి దాన్ని పులిసాక అంబలి కాచుకొని తాగితే ఎంత బాగుంటుంది ఎంత అరుదుగా ఎక్కడైనా ఎవరు తయారు చేస్తారు అంత బాగుంటుంది అంబలి జొన్న గట్క రాగుల గట్క చాలా అరుదుగా ఇవి దొరకడానికి చాలా ఇబ్బంది ఎక్కడికి పోయినా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రొట్టెలు పాలక్ పన్నీరులు ఇవే జొన్న రొట్టెలు కూడా ఇప్పుడు ఎక్కడైనా అంటే అక్కడ అరుదుగా దొరుకుతూనే ఉన్నాయి జొన్న రొట్టెలు కూడా జొన్న రొట్టెలు ఎంత హెల్త్కి బాగుంటుంది అంటే అంత బాగుంటుంది హెల్త్కి జొన్న రొట్టెలైనా గోధుమ రొట్టెలైనా గోధుమ రొట్టెలైనా గోధుమ రొట్టెలు మెంతము అని వేసి మెంతము ఆలుగడ్డ పిసికి మంచిగా చేస్తే బాగుంటుంది అరుదుగా దొరికేవి ఎంత బాగుంటాయి చాలా బాగుంటుంది